ఇటు రా నువ్వు హలో సార్ చెప్పండి అయితే ఇక్కడ జనసాంద్రత రోజురోజుకి బాగా పెరుగుతుంది సార్ అయితే మేము జనాల్ని కంట్రోల్ చేయటానికి మామూలుగా పోలీసు వారి సంఖ్య కూడా కొంచెం పెంచాము వాళ్ళు కూడా మంచిగానే వాళ్ళ యొక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది సార్ జనాలకి ఏమీ ఇబ్బంది లేకుండా చైన్ స్నాచర్సు మరియు మిగిలిన వాళ్ళు ఎవరైనా దొంగలుంటే చిన్న చిన్న మీరన్నట్టుగానే పోలీస్ స్టేషన్ చిన్నయి బూతులు కూడా పెట్టిచ్చాము సార్ ప్రజలకు ఏం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంతా జనసాంద్రతను కూడా కంట్రోల్ చేస్తూ పోలీసులు వాళ్ళ విధి బాగనే నిర్వర్తిస్తున్నారు సార్ ప్రసాదాలకు కూడా జనాల్ని మంచిగా క్యూ పద్ధతిలో పెట్టేసి దైవదర్శనం అయిన తర్వాత కింద కౌంటర్లో ఒక్కొక్కరికి రెండు లడ్డులు చొప్పున ఇస్తున్నాము సార్ అయితే వాళ్ళు నెట్టుకోకుండా క్యూ పద్ధతిని కూడా పాటించేలాగా మేము కొన్ని చర్యలు తీసుకున్నాము సార్ ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నాము భక్తులకు ఇబ్బంది కలగకుండా భక్తులకి లడ్డు క్వాంటిటీ అనేది తగ్గట్లేదు సార్ మనం ఎప్పుడు ఇచ్చే మామూలుగా హండ్రెడ్ గ్రామ్స్ లడ్డూనే ఇస్తున్నాము క్వాలిటీ అయితే తగ్గట్లేదు అదీ కాక మనము ఎప్పుడూ చేయించే లేకపోతే వాళ్ళ దగ్గరికే ఇప్పిచ్చి చేపిస్తున్నాము సార్ ఎటువంటి ఇబ్బంది లేదు భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్కువ ధరలోనే అందరికీ ఇచ్చి జనాల్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళకి ప్రసాదాలు అందిస్తున్నాము సార్ పోయిన కాంట్రాక్టర్స్ కన్నా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళే బాగున్నారు సార్ అందరికీ నాణ్యమైన లడ్డూలు అన్నీ బాగా టేస్టీ లడ్డూలు ఇస్తున్నారు సార్ దేవుడు ప్రసాదం అయితే భక్తులకి వాళ్ళకి వచ్చేసి ఒక్కొక్క లడ్డు ఇస్తున్నాం సార్ ఒకవేళ ఎక్స్ట్రా అమౌంట్ ఏమన్నా కడితే వాళ్ళకి ఇంకొకటి ఎక్స్ట్రా కూడా ఇస్తున్నాం మళ్ళీ మనకి ఇక్కడ దేవుడికి సంబంధించిన తాయత్తులు కాని ఫోటోలు కాని అన్ని అందుబాటులోనే ఉన్నాయి సార్ భక్తులు ఎటువంటి ఇబ్బందులు అయితే పడరు జనసాంద్రతను కూడా మేం కంట్రోల్లోనే ఉంచుతున్నాం సార్ అవును సార్ అన్ని కంట్రోల్లో ఉంచుకుంటున్నాం జనాల్ని అయితే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు బాగా ఉన్నాయి సార్ అసౌకర్యాలు అయితే కలగకుండా చూసుకుంటున్నాం సార్ ఓకేనా సార్ సరే సార్ అటువంటి పనులు అయితే ఏం జరగవు సార్ గవర్నమెంట్ పేరు అయితే పోదు సార్ థ్యాంక్యూ సార్